హలో నేను స్కూల్ టీచర్ అండి మీరు టైలరింగ్ చేస్తారండి

ఓకే సో సో మా స్కూల్కి యూనిఫామ్స్ ఛేంజ్ చేశాము కలర్సు వైట్ గల్స్కి అయితే వైట్ షర్టు అండ్ బ్లూ కలరు స్కర్ట్ కావాలి బాయ్స్కి వైట్ షర్టు బ్లూ కలర్ ప్యాంట్ కావాలి సో ట్వెంటీ ఫైవ్ మెంబర్సు ఓకే యెస్ ఒక థర్టీ మెంబర్స్ ఉంటారు యెస్ అండి షర్ట్స్కి లోగోస్ కావాలండి మా కా స్కూల్ నుండి లోగోస్ ఇస్తాము

ఓకే అండి నేను వాట్సప్ చేస్తానులేండి ఓకే ఓకే ఒక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చెయ్యండి స్కూల్స్ ఓపెన్ అవుతాయయి ఓకే ఓకే ఓకే కాస్ట్ ఎంత ఉండొచ్చండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ